మన మన ప్రాంతం అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన నదీ పరివాహ వాహక ప్రాంతాలు చెరువులు కాలువలు అక్వాఫాములు ఫాములు చేపల ఉత్పత్తిలో దేశంలో అగ్రగ్రా గామిగా నిలుస్తాయి అక్కడ ఇక్కడ చేపల వేట సాగు అమ్మకం ఇవన్నీ గ్రా గ్రామీణ జీవన విధానంలో ఒక భాగంగా మారిపోయాయి వాడవాడకో ఒక చెరువు ఉండటం వారానికి ఒకసారి చేపల బజారు ఉండటం మనకు మామూలే మరి మన ఊరిలోనూ పక్క ఊళ్ళలోనూ చేపలకే ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది ఎప్పుడైనా వానలు పడిన తర్వాత చెరువుల దగ్గర జనాలు పెద్ద సంఖ్యలో గాలులతో గాలులతో చేపలు పట్ట గాలం గామలు గాలులని రాసింది దీనిలో చేపలు పట్టటానికి పోటీ పడతారు ఈ ప్రాంతంలో ఎక్కువగా పట్టే చేపల జాతుల్లో ముఖ్యంగా పాట్ల రోహు మిరిగలు తిలాపియా వంటి చేపలు ప్రముఖంగా ఉంటాయి వీటి వీటిని సామాన్యంగా అక్వాకల్చర్ ఫార్మ్ ఫాముల్లో పెద్దగా పెంచుతారు ముఖ్యంగా కాట్ల కాట్ల చేప ముక్కలు గట్టి ఉండటం రుచిగా ఉండటంతో పెళ్లళ్ళు శుభకార్యాల సమయంలో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది రోహు కూడా అచ్చ తెలుగు భో భోజనంలో ఎక్కువగా విలిపి వినియోగించే చేప మిరిగల్ చేప మాత్రం కొంచెం మెత్తగా ఉండటం వల్ల పసిపిల్లలకు వృద్ధులకు ఎక్కువగా ఇస్తారు అలాగే తిలాపియ చేప సులభంగా దొరకటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో దానికి మంచి ఆదరణ ఉంది దీనికి తక్కువ ధర ఉండే అవకాశం ఉన్న మంచి రుచిని ఇస్తుంది చిన్న చేపల్లో బొరచి గాజుల బొమ్మిడాల పుట్టి వంటి చేపలు కూడా ఆహార పరంగా ఎంతో ప్రాచుర్యం పొందాయి ఇవి భిన్నం ఇది చిన్నగా ఉండే ఉండేగాని కాల్చినప్పుడు ప్రత్యేకమైన వాసనతో రు రుచితో ఉండటం వల్ల చా చాలామంది ఇష్టపడతారు ఈ ప్రాంతం కాకపోతే సముద్రానికి దగ్గర ప్రాంతాల్లో వంకరచేప పాలచేప బంగాళ చేప చపలు వంటి చేపలు ఎక్కువగా లభిస్తాయి కానీ మన దేశంలో చెరువులకు మాత్రమే పరిమితమైన వేటలో వంకరి చేపలు మాత్రం ఒక్కసారి మాత్రమే దొరుకుతాయి